నేను గతంలోని ఒక మంచి పెన్నుల డబ్బాని నేను కొన్నాను అందులో చాలా బాగా ఆ మంచి ప్రోడక్ట్ను వాళ్ళు నాకు ఇచ్చారు ఆ పెన్స్లో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ అవి బాగా వ్రాస్తున్నాయి అవి ఎంతో బాగా పనిచేస్తున్నాయి ఎలాంటి ఎగ్ పరీక్షలకి కానీ ఇంకా ఎలాంటి ముఖ్యమైన కార్యాలకు కానీ ఆ పెన్నులు బాగా వాడ వాడవచ్చు ఇంకా చాలా పెన్నులకి ఇంకులు కక్కుతూ ఉంటాయి కానీ ఈ ఈ మాదిరిగా ఇలాంటి పెన్ను నేను చూడటం ఇప్పుడే అది పైసలు కూడా చాలా తక్కువ పడుతుంది కానీ ఎంతో మంచిగా వ్రాయడానికి వస్తున్నాయి ఆ పెన్స్ చాలా బాగున్నాయి అందుకే నేను అవి అవి తీసుకున్నాను ఈ మధ్యకాలంలో ఆ పెన్నులు చాలా బాగా నడుస్తున్నాయి అందుకే తీసుకున్నాను